ప్రపంచంలో నలుమూలలు విస్తరించిన బీబీసీ నెట్వర్క్ అందించే నిష్పాక్షికమైన వార్తలు సామాజిక ఆర్దిక రాసిక రంగాలపైన లోతైన న్యూస్లు గట్రా మనకు తెలుస్తూ ఉంటాయి ఈ ఇప్పుడు ఈ ఈ మీడియా ప్రపంచం వల్ల ఎక్కడెక్కడో లేనివి కూడా మనకి తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇంత చెప్తున్నాను కదండీ ఇంతక ముందు డప్పులు డప్పులు చే డప్పులూ డప్పు కొట్టుకుంటూనే వచ్చేవారు డప్పు ఏదైనా శుభవార్త అయినా ఏదైనా చెడు వార్త అయినా ఏదైనా ఏ వార్త అయినా ఇంతకు ముందు పూర్వకాలము డప్పు వేసుకుంటూ ఊరు ఊరు తిరిగి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఎక్కడ నుంచి మనం ఇక్కడే ఉండి మన ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో కూడా అన్నీ చూడవచ్చు అది కూడా ఎందువల్ల అనేది ఈ మీడియా ద్వారా ఈ మీడియా ద్వారా మనం నలుమూలల ఏం జరుగుతుందో అన్నీ మనం పసిగట్టి తెలుసుకుంటున్నాము సో దానివల్ల మనం జాగ్రత్తగా ఉంటున్నాము సో నెక్స్ట్ అప్డేట్కి ఎలా ఉండాలో ఏంటో అని చెడు గ్రహిస్తున్నాము పిల్లలని ఎలా అప్డేట్గా ఉంచుకోవాలో అని చూస్తున్నాము సో ఈ మీడియా వల్ల మనకి చాలా చెప్తున్నాను కదా అటు సాంస్కృతం కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ మూవీ సాంస్కృతిక కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏ టూ జెడ్ అన్నీ అప్డేట్ ఎటు ఏ మూల ఏ మూల జరుగుతున్నా కూడా అలా అది మనకి బాగా తెలుస్తుంది సో దానివల్ల ఏంటంటే ఈ మీడియా ఈ మీడియా మనకి బాగా బాగా ఉం బాగా ఉంది అందుకే నేను చెప్తున్నాను కదండి ఇక్కడే కూర్చొని మనం ఇప్పుడు ఇక్కడే కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుంది రష్యాలో ఏం జరుగుతుందో కూడా అన్నీ తెలుసుకోవచ్చు సో ఇది అంతా మీడియా ప్రభావం సో మీడియా ప్రభావం వల్ల మనకు చాలా చాలా అవగాహన చాలా అవగాహన తెలియజేస్తుంది తెలుస్తుంది